చాలా స్వచ్చంధ సంస్థలు సత్యసాయిబాబా ట్రస్టు వివేకానంద స్వామి ట్రస్టు మరి మదర్ తెరి మదర్ థెరిస్సా ట్రస్టు ఆమె ట్రస్టు ఇలా చాలా ట్రస్టులు అనే ట్రస్టులు వల్ల వృద్దులకు మరియు అనాధ పిల్లలకు వికలాంగులకు మరియు కుం కుంటి గుడ్డు చాలా చాలా మంది పిల్లలకు ఇక్కడ విద్య విద్యను అందిస్తున్నారు అలాగే విద్యను వైద్య అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారు వారి ప్రత్యేక పాఠశాలలు మరియు వారికి ప్రత్యేకించి హాస్పిటళ్ళు కంటి ఆపరేషన్లు కానీ గుండె ఆపరేషన్లు కానీ జ్వరం వచ్చిన ఏ రకంగైన వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే వాళ్ళకి ప్రత్యేకించి పాఠశాలలు పాఠశాలలు కల్పిస్తున్నారు వాళ్ళకి నోటు పుస్తకాలు బట్టలు యూనిఫారాలు చాలా మరియు గ పుస పుస్తకాలు చాలా రకాలుగా అందిస్తున్నారు వాళ్ళకి ఆహారం కొరకు కొన్ని పండగల పూట ప్రత్యేక పూట వాళ్ళకి చాలా మంది విరాళాలు దాతలు వాళ్ళకి సాయం చేయడానికి డబ్బులు కానీ అలాగే కొంతమంది బట్టలు కానీ చాల రకాలుగా అందిస్తున్నారు వాళ్ళకి ఏదైన ఆపద వచ్చిన ఆసుప్రత్రికి ఏదైన కష్టం వచ్చినా వివిధ రకాల హాస్పిటళ్ళకి కానీ చదువు విషయంలో కానీ ఏ విధంగా అయిన పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉద్యో ఉద్యోగస్తులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ట్రస్ట్కి అవన్ని ఇస్తున్నారు అలాగే ప్రభుత్వం కూడా కొన్ని కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్సుమెంట్ల ద్వారా వాళ్ళకి చదవడానికి మరియు వారు ఎక్కడికి వెళ్ళాలన్న ఏ చదవలేని కొంత రీయంబర్సుమెంట్ మరియు వాళ్ళకి ప్రత్యేక బస్సులు బస్సులు కళాశాలలు బస్సులు మరియు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ అవన్ని కలిపి కలిపి ఇస్తున్నారు